చాలా ఫోటోలు వల్ల గొప్ప వారి లొకేషన్ ఉండడం వల్ల అది అది గొప్పగా కనిపిస్తుంది లేని మనుషులను కూడా చాలా ఉన్నట్టుగా ఫోటోగ్రాఫ్ చేసి దించడం వల్ల కూడా చాలా అది బాగా ఉంది మంచి మంచి లొకేషన్లు గానీ సముద్రాల కాడ గానీ ఫోటోలు దిగడం మంచి మంచి టెంపుల్స్ కాడ గానీ చి కలర్ఫుల్గా దిగడం వల్ల మంచి మంచి ఫోటోలు అది గొప్పగా అనిపిస్తుంది